నేనే అండి

మీరు ఎవరండి అవునండి

అలాగే అండి ఎన్ని లీటర్లు కావాలండి ఓకే ఎప్పటికల్లా కావాలండి అలాగే అండి దేనికి అండి ఎందుకు అది పాలు అంటే ఇంట్లో దేనికోసం వాడతారని

అలాగే అండి

అలాగే అండి

అవునండి మా దగ్గర చాలా స్వచ్ఛమైన పాలు అవునండి నీళ్ళు ఏమి కలపకుండా చాలా స్వచ్ఛమైన పాలు అమ్ముతాం అండి

అప్పుడుకప్పుడు ఫ్రెష్గా తీసిన పాలు డైరెక్ట్గా అది మీకు పంపిస్తాం తప్ప మళ్ళీ దాంట్లో నీళ్ళు కలపడం ఏమి చేయం అండి మాములుగా అయితే లీటర్ వచ్చి వంద రూపాయలు తీసుకుంటాం అండి మీరు ఎక్కువ మొత్తంగా తీసుకు వెళుతున్నారు కాబట్టి ఒక పది తగ్గించి ఇవ్వండి తొంభై రూపాయలకి అవునండి మేము కూడా చూసుకోవాలి కదండి పోనీ ఇంకొక యా ఇంకొక పది తగ్గించి ఇవ్వండి పోనీ మీకు గిట్టుబాటు అవ్వాలి మాకు గిట్టు బాటు అవ్వాలిగా అరవై రూపాయలకు అంటే మరి అన్యాయం అండి మాకు అసలు వెళ్ళదు లేదు లేదు అవునండి అవునండి ఎంతైనా కూడా అట్లా మనం కనీసం మన దగ్గర ఒక చుక్క నీళ్ళు కూడా కలపమండి పాలలో అందుకని మన దగ్గర ఆ పాలకి మంచి డిమాండ్ అనేది ఉంది మీ మాట కాదు నా మాట కాదు డెబ్బై రూపాయలు ఇంక ఫైనల్ చేసుకోండి లేదు లేదు లేదు లేదు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అండి ఇంక అంతే అరవైకి లేదు లేండి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకోండి ఇంక ముప్పై రూపాయలు తగ్గించాను ఇంకొక ఐదు రూపాయలు నాకన్నా లాభం ఉంచండి ఐదు రూపాయిలలో కదండి మనకి ఎన్నో లాభం వచ్చేది

చెప్పండి ఇంకా ఫైనల్ మాట డెబ్బై రూపాయలు అండి లీటరు

అలాగే అండి అలాగే అండి ఏంటండి అర్దం కాలేదండి ఇంకోసారి చెప్తారా అడ్వాన్స్ పంపించండి ఎన్ని లీటర్లు అడిగారు అండి మీరు యాభై లీటర్లా అరవై లీటర్లా

అలాగే అండి లీటరు లీటరు డెబ్బై రూపాయలు చొప్పున అరవై లీటర్లకి నాలుగు వేల రెండు వందలు అవుతుందండి మీకు పాలు తీసుకోవడం మళ్ళీ అది ఒక క్యాన్లు కూడా నేను తీసుకు వెళ్ళడం అవి అన్నీ నేను చేసుకుంటాను అలాగే అండి అడ్వాన్స్ మీరు నాకు మూడు వేలు పంపితే ఇంకా పన్నెండు వందలు బ్యాలెన్స్ ఉంటారు అండి మంచిది అండి